ఈ దేశంలో పోలీసులు చేయలేని రాజకీయంలో చేయలేని ఏ విప్లవకారుడు చేయలేనటువంటి పనులు విద్యార్థులు చేయగలరు ఏ బీ వీ పీ వాళ్ళు కానీ ఏ ఐ ఎఫ్ ఓ అఖిల భారత విద్యార్థి పరిషత్ వాళ్ళు కానీ ఆల్ ఇండియా ఫెడరెస్ వాళ్ళు కానీ యూత్ ఫెడరెన్స్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ వాళ్ళు కానీ అనుకుంటే వాళ్ళు సాధించగలుగుతారు అటువంటి వాళ్ళను మాత్రం కొన్ని సాంకేతిక డిగ్రీలు ఉద్యోగ అవకాశాలు కల్పించుకొని మన భారత ప్రభుత్వం అటువంటి వాళ్ళకు కొన్ని సహకారాలు చేసి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది వాళ్ళు ఏమి చేేయాలన్నా కానీ

మొదటి ప్రాధాన్యత వాళ్ళు ఇంటి వాళ్ళకన్నా ఎక్కువగా యూత్ ఫెడరేషన్ కానీ అఖిల భారత విద్యార్థి పరిషత్ వాళ్ళు కానీ అనుకుంటే పని సాధించగలుగుతారు కానీ వట్టి వట్టి మాటలతో పోలీసులు ఏం చేయలేదు ఏ ఏదైనా ఉద్యోగాల్లో చేసేటువంటి ఈ ఎంప్లాయిస్ చాలా వరకు లంచాలు తీసుకుంటూ దౌర్జన్యంగా అవినీతిపరులై నేను చాటుకి చేతులు చాపి జేబులు నింపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి ఆక్రమంగా అవినీతిని పాల్పడకుండా ఒక న్యాయపరంగా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయి లంచం తీసుకోకుండా మంచి వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళ జీతం తీసుకుంటూ వాళ్ళ వృత్తి ధర్మాన్ని నెరవేరిస్తే బాగుంటుంది చాలా అవకతవకలు అన్ని ఆ దౌర్జన్య పరులకు లొంగిపోయి డబ్బుకు మోసపోయి చేతులు చాపి అన్యాయంగా అన్యాయంగా అన్యాయాన్ని న్యాయంగా పరిపాలించే అటువంటి ఈ ఉద్యోగస్తులు చాలా వరకున్నారు మా దేశంలో అటువంటి వాళ్ళను అరికట్టాలంటే ఏ బీ వీ పీ వాళ్ళే కానీ ఆల్ ఇండియా ఫెడరేషన్ వాళ్ళు కానీ తలుచుకుంటే పోతే ఇది ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు కానీ తలుచుకుంటే కొన్ని మంచి పనులు చేస్తారు అటువంటి వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని మన భారత్ ప్రభుత్వం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను